నమస్తే మేడం పూర్విక వెల్నెస్ సెంటరా అండి సో మీరు అంటే ఫిట్నెస్ గురించి అలాగే మసాజస్ మీ దగ్గర ఉంటుందంటే నేను సెర్చ్ చేశాను సో అది ఫీమేల్కి మేల్కి ఉంటుందా అండి లేదంటే ఓన్లీ ఫీమెల్స్కేనా కే అండి హెడ్ మసాజ్ హెయిర్ ప్యాక్ వేయించుకోవాలి తర్వాత హెడ్ మసాజ్ ఫేస్ మసాజ్ చేపించుకోవాలి ఓకే

నేను హెయిర్ ప్యాక్ వేయించుకోవాలి సిల్కీ హెయిర్ కోసం సో అపాయింట్మెంట్ ఏమైన తీసుకోవాలా మీ దగ్గర ఓహ్ స్లాట్ ఎప్పుడు అవైలబుల్ ఉందండి ఓకే సో అంటే నేను మా ఫ్రెండ్స్ వస్తాము సో అండ్ దానివల్ల మీరు కాస్ట్ ఏమన్న తగ్గిస్తారా ఓకే అండి అయితే రేపు మధ్యహానం రెండు గంటలకి అలా వస్తాము త్రీ మెంబెర్స్ వస్తాము ఓకే మేడం త్యాంక్ యూ